వంటకాలు ఇంకొంచం ఎక్కువగా రుచి పెంచడానికి వాటికి కలిపేవి ఏంటంటే మసాలాలు మనకు తగ్గట్టు అయితే మనం మంచిగా మసాలాలు వేసుకుంటే అండ్ మనకు కావాల్సిన రుచికరంగా కపు వంటకాలు అయితే తయారు చేసుకోవచ్చు మసాలాలు కానీ కారం కానీ ఉప్పు కానీ అండ్ పసుపు కలర్ అండ్ మసాల అయితే పర్ఫెక్ట్గా వేసుకుంటే మనకు నచ్చిన విధాంగా అయితే మన వంటకాలు అయితే తయారవుతాయి అండ్ రహస్య పదార్థాలు లాంటి ఏమి ఉండవు మసాలాలు మనం కరెక్ట్గా వేసుకున్నాం అంటే కూరలో మంచిగా టేస్ట్ అయితే ఉంటుంది అండ్ కరెక్ట్గా టైమ్కి వెళ్లమని కూర ఉడికే టైమ్కి కానీ అండ్ కూర మంచిగా మసిలేటప్పుడు కానీ ఆ టైంలో మసాలాలు వేసుకుంటే బాగుంటుంది అండ్ కల్యమాకు కొత్తిమీర అవి కూడా కూర అయ్యే టైమ్ కూర అయిపోయే సమయంలో వేసుకుంటే స్మెల్ కూడా చాల బాగుంటుంది సో రహస్యాలు లాంటివి ఏమి లేవు మసాలాలు కరెక్ట్గా టైంకి కరెక్టు కరెక్టుగా వేసుకుంటే అయితే చాలా బాగా వస్తుంది అండ్ మనకు నచ్చిన విధానంగా చాలా రుచి ఎక్కువ రుచి పెంచడానికి ఇవి అయితే చాల యూజ్ అవుతాయి అండ్ కొత్తిమీర కల్యమాకు అయితే స్మెల్ అండ్ టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతాయి కూరలో సో అందుకని అయితే కొత్తిమీర కల్యమాకు అయితే వాడుతారు ఎక్కువ ప్రతి కూరలో అండ్ మనం అయితే మసాలాలు అయితే కరెక్టుగా వేసుకోవాలి మసాలాలు పసుపు కుంకుమ కుంకుమ కాదు కానీ పసుపు అంతే